పూజ సమయంలో మీరు ప్రత్యేకంగా అనుసరించే నిద్రిష్ట నిర్దిష్ట సాంస్కృతిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే మనము పూజా పూజా సమయంలో ముందుగా పూజామందిరాన్ని మరియు ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత పూజామందిరాన్ని అలంకరించుకొని ఆ తర్వాత సాంప్రదాయ దుస్తులను ధరించి మనకు పూజకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకొని అంటే ఉదాహరణకి పూలు కొబ్బరికాయ పసుపు కుంకుమ హారతి కర్పూరం మరియు పూజ అనంతరం మనం దేవతలకు సమర్పించుకునే నైవేద్యాలు మరియు తాంబూలానికి పండ్లు పూలు తమలపాకులు ఆకులు వక్కలు మరియు అదేవిధంగా వాయనంగా ఇవ్వడానికి స్త్రీలకి వస్త్రాలను గాజులను పూలనూ సమకూర్చుకోవడం జరుగుతుంది ఇది మన సాంప్రదాయం పూజ పూజ ముగిసిన తర్వాత మన ఇంటికి వచ్చిన అతిథులకి మనం తాంబూలం సమకూర్చుకుంటాము ఆ తర్వాత నైవేద్యాన్ని అందించిన తర్వాత మన పూజా విధానం అనేది పూర్తవుతుంది